మా ఊర్లో మోకాళ్ళ నొప్పులు పోగొట్టడానికి సాధారణంగా వాడే కొన్ని గృహ వైద్యాలు నాకు తెలుసండి బియ్యం పొట్టు ఒకటి బియ్యం పొట్టును నానబెట్టి మోకాళ్ళకు కట్టుకోవడం వల్ల నొప్పి మరియు వాపు తగ్గుతాయి అదే విధంగా ఉప్పునీరు వేడి నీటిలో కొంచెం ఉప్పు కలిపి మోకాళ్ళను ఆ నీటిలో ముంచడం వల్ల కూడా నొప్పి మరియు వాపు బాగా తగ్గుతాయి ఆవాలు మోకాళ్ళకు నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి ఆవాల పొడి చేసి మోకాళ్ళకు పూసుకోవచ్చు లేదా ఆవాలు మరియు నూనెను కలిపి మోకాళ్ళకు మసాజ్ చేయవచ్చు అదేవిధంగా ఇంట్లో షాపుల్లో దొరికే జండుబాములు వాటిల్ని కూడా వాడడం వల్ల కూడా కొంచెం మనకి ఏంటి రిలాక్స్గా ఉంటుంది వెల్లుల్లి ప్రభావంతమైన ఆంటి బయో బయోటిక్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవి మోకాల నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి వెల్లులను నూనెలో వేయించి మోకాళ్ళకి మసాజ్ చేయవచ్చు అల్లం కూడా ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లోమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది అల్లం టీలని తాగడం లేదా అల్లం రసం మోకాళ్ళకు మసాజ్ చేయడం వల్ల నొప్పి మరియు వాపు తగ్గుతాయి గ్రీన్ టీలో యాంటీ యాక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లోమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి మోకాల నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి గ్రీన్ టీను తాగడం లేదా గ్రీన్ టీ టీ బ్యాగులను మోకాళ్ళకు మసాజ్ చేయడం వల్ల నొప్పి మరియు వాపు తగ్గుతాయి ఈ గృహవైద్యాలను మోకాళ్ళ నొప్పిని తగ్గించడంలో సహాయపడొచ్చు కాని అవి ఖచ్చితమైన పని చేస్తాయని హామీ ఇవ్వలేము మీరు మోకాల నొప్పితో బాధ పడుతుంటే మీరు వైద్యులని సంప్రదించడం మంచిది నేను ఒక ఒక గృహ వైద్యాన్ని ప్రయత్నించాలని అనుకుంటే నేను మొదట మా డాక్టర్తో మాట్లాడుతాను